ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం జీవితాలు త్యాగాలు చేస్తూ ఉంటారు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణాల వరకు చాలామంది ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఉద్యోగం చేయడానికి చాలామంది జనాలు ప్రయత్నిస్తూ ఉంటారు చిన్ చిన్నప్పటి నుంచి ఉద్యోగం సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించాలని ఆశతో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు దీనికోసం యుద్ధం చేయ చేయడానికి కూడా వెనకాడరు కొత్త ఉద్యోగాల కోసం కొత్త పాత్రల కోసం చాలామంది కొత్తకొత్త కొత్తకొత్తవి క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే సృష్టిస్తూ ఉంటారు ఇవి చేయడానికి కొంతమంది టీవీ ఛానల్ వారు మొబైల్లో యూట్యూబ్సు యాప్స్ అని కొత్త కొత్తవి చేస్తూ ఉంటారు ఈ యాప్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు వస్తాయి మనీ ప్రాబ్లం సాల్వ్ అయితాయి ఇవి చాలామంది జనాలకి సహాయపడుతూ ఉంటాయి జీవితంలో ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నా కూడా ఈ జనాలు చాలామంది డబ్బు సంపాదించడానికి కొద్దిగా అవకాశం కూడా దొరకదు అందుకని ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఉద్యోగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ యూట్యూబులు కంటనెంట్ క్రియేటి యాత్రికులు హాస్యనటులు ఇవన్నీ చాలా చాలామంది సొంతంగా సృష్టిస్తూ చాలామంది జీవితాలు గడుపుతూ ఉంటారు కొంతమందికి అవకాశాలు వస్తాయి కొంతమందికి అవకాశాలు రావు చాలామంది జనాలు ఉద్యోగాల కోసం ఎక్కడ ఎక్కడో ప పరిశ్రమల్లోనో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమందికి ఉద్యోగాలు రావు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అవకాశాలు అదృష్టంతో చాలా ముడిపడి ఉంటాయి ఎంత కష్టపడినా ఉద్యోగం దొరకపోవడం చాలా బాధాకరం ఇలాంటప్పుడు కొత్తగా వ్యాపారం చేసుకోవడానికి చాలామంది కొత్త పాత్రలో సృష్టిస్తూ సృష్టించుకుంటారు సొంతంగా వ్యాపారం చేయడం సొంతంగా ఏదైనా పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి ఇడ్లీ కొట్టు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు